ట్రావెల్ ఏజెన్సీయా అండి ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లాలోని చూడదగిన పర్యాటక ప్రదేశాలు ఏమున్నాయండి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి సులువైన మార్గాలు ఏమేమి ఉన్నాయో తెలపగలరా ప్రస్ ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఉంటున్నాయండి ఆ ప్రదేశాలకి వెళ్ళడానికి కారు వారు సుమారు ఎంత చార్జి చేస్తారంటారు కాకినాడ రాజమండ్రికి ఎంత దూరంలో ఉందండి ధన్యవాదములండి